ఎవరైనా సరే చిత్రలేఖనం మొదలు పెడితే వాళ్ళు ఏదో గీయాలి గీసేయాలి కలర్లు మిక్స్ చేసేయాలి అన్నట్టు కాకుండా వాళ్ళకంటూ సపరేట్గా ఒక ఉద్దేశ్యం అనేది ఉండాలి వాళ్ళకు ఒక ఆర్ట్ అనేది ఉండాలి చేయిపెడితే మళ్ళీ షేప్ తిరిగేలాగా అలా ఉండాలి కానీ ఇంట్రెస్ట్ లేకుండా ఏదో నేర్చుకోవాలి అన్నట్టు మాత్రం ఉండకూడదు ముందు మీలో ఆ స్వభావం ఉంటేనే మీకు ఆ పెయింటింగ్ అనేది వస్తుంది మన ఫస్ట్ ఎప్పుడైనా పోనీ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం బొమ్మని ఏదైనా ఒక బొమ్మని గీయాలనుకున్నప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని అబ్సర్వ్ చేయాలి అంటే ఏదో చూసి ఆ షేప్ తగ్గ గీస్తామని కాకుండా దాన్ని చూడాలి దాన్ని అర్ధం చేసుకోవాలి ఆ బొమ్మని అర్ధం చేసుకుంటే మనకి చే మనము ఏదైతే ఆలోచిస్తామో మన చేతిలో కూడా అదే బొమ్మ అనేది వస్తుంది మన చిత్రం ఏదైతే ఆలోచిస్తామో ఆ చిత్రం తాలూకా పెయింటింగ్ మన చేతి నుంచి అలానే వచ్చేస్తుంది మనము ఆ షేప్ ఆలోచించకపోయినా ఆ షేప్ అన్నది అలా వచ్చేస్తుంది